నమస్తే కార్ ట్రావెల్స్ ఏ అండి రాజమండ్రి నుంచి దార వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి మాకు ఒక కార్ కావలండీ మేము మొత్తం ఆరుగురుము అండి అవునండి ఇదీ సోమవారం అండి వచ్చే సోమవారం అండి మీ దగ్గర ఆరుగురికి సరిపడే కార్లు ఏం ఉన్నాయండి ఏంటండీ ఇనోవా కి ఎంత పడుతుందండి ఇనోవా కి ఎన్ని సీట్లు అండి మేము సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకుంటాం అండి కార్ ఇస్తే చాలండీ మీకు ఆల్రెడీ అటు వైపు వెళ్ళిన ఎక్సపీరియన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే రోడ్ ఎలా ఉంటుంది అని అండి అంటే మాకు రోడ్ తెలియదు కదండీ మేము సెల్ఫ్ అన్నాము మళ్ళీ రోడ్ తెలియదు కదా అని గుర్తొచ్చిందండి అక్కడ రోడ్లు ఎలాగుంటాయో అనేది మీరే డ్రైవర్ ని పంపండి సరే అండి ఎంత పడుతుందండి మొత్తం డే అంతా ఉంటే ఏడువేలాండి అంటే మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేది సిక్స్ కి స్టార్ట్ అవుతామండి ఈవెనింగ్ టెన్ అయిపోతుందేమో అండి అలా కూడా ఏడు వేలాండి ఒక వేళ మార్నింగ్ ఆరింటికి స్టార్ట్ అయ్యి ఈవెనింగ్ ఏడు ఆరింటికళ్ల వచ్చేస్తే కూడా ఏడు వేలేనా అండి అలా ఏంటండీ కిలోమీటర్ లెక్క కూడా ఉంటుంది కదండీ అలా లేదా ఏమి అంటే మీరు మరి ఇప్పుడు వెళ్ళి వెంటనే తిరిగొచ్చేసిన సరే అంటున్నారు కదా అండి అందుకనే అండి మేము అక్కడికి వెళ్ళిన తరువాత కొంచెం సేపు వేరే ప్రాంతాలు ఏమైనా చూడాలి అనుకుంటే దానికి ఎక్స్ట్రా పడుతుందా అండి అంటే ఒకవేళ దాటి వెళ్ళాలి అంటే మళ్ళీ పే చె ఎక్కువ పే చేయల్సి వస్తుందండీ ఇబ్బంది రాదేయండి ఏంటి ఇంకా అక్కడ ఏమి లేవా అండి అంటే వేరే ప్రదేశాలు ఏమి లేవా అండి చూడ్డానికి అంటే ఇప్పుడు ఏడు వేలు కన్నా ఏమి తగ్గదా అండి పెట్రోల్ మీరేనా అండి మేమేనా అండి దీంట్లో ఎంతవుతుందండి అంటే చెప్తారా అండి అయితే మాకు డ్రైవరు ది కాంటాక్ట్ డీటైల్స్ కొంచెం పంపండి మండే కి ఫిక్స్ చేసుకోండి అడ్వాన్స్ ఎంత పే చేయాలండి అడ్వాన్స్ ఎంత పే చేయాలండి మూడు వేలండి అడ్వాన్స్ మేము ఫోన్ పే చేస్తామండి సరే అండి అయితే మేము డ్రైవర్ నంబర్ మీరు పంపాక ఆయనకి లొకేషన్ షేర్ చేస్తామండి ఎక్కడికి రావాలో సరే అండి ఫోన్ పే చేశాక స్క్రీన్ షాట్ పంపుతామండి ఈ నంబర్ కి కాల్ చేస్తామండి సరేనండి